శ్వాస నియంత్రణ అనేది ఒకరి శ్వాసను సృహతో నియంత్రించే సామర్థ్యం ఇది శారీరిక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అలాగే వివిధ కార్యకలపాలలో పని తీరును మెరుగుపరచడానికి ఉపయోగించే ప్రాథమిక నైపుణ్యం ఆక్సిజనేషన్ విషయం శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోకి ఆక్సిజన్ అందుతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ని తొలగిస్తుంది ప్రసరణ శ్వాస శరీరం అంతా రక్త ప్రసరణకు సహాయపడుతుంది ఇది కొన్ని కణజాలను సరిగ్గా ఆక్సిజన్ అందేలా చే చేస్తుంది ఒత్తిడి మనం ఒత్తిడికి గురైనపుడు మన శ్వాస నిస్సారంగా మరియు వేగంగా మారుతుంది ఇది ఆందోళన మరియు భయోందోళనకు దారితీస్తుంది శ్వాస నియంత్రణను అభ్యసించడం ద్వారా మన శ్వాసను తగ్గించుకోవడం మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం నేర్చుకోవచ్చు నొప్పి నుండి ఉపశమనం లోతైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోని సహజ నొప్పి నివారిణి పెంచడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు పనితీరుకు గల ఓర్పు అవసరమయ్యే క్రీడలు మరియు ఇతర కార్యకలాపాలలో శ్వాస నియంత్రణ శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ను సరఫరా చేయడం ద్వారా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది